నమస్కారం అండి నా పేరు పవన్ నేను మీ దగ్గర ఒక కారు బుక్ చేద్దామని వచ్చానండి నాకు మూడు రోజుల్లో అంటే ఏడో తారీఖున మేము మా కుటుంబంతో కలిసి ఒక విహారయాత్ర అనేది అనుకున్నామండి వెళదామని ఇక్కడ నుండి మారేడుమల్లి వెళ్ళాలి మామూలుగా ఎంత పడుతుందో ఏంటో కనుక్కుందామని వచ్చానండి ఇప్పుడు నలుగురు పట్టే ట్యాక్సీ అయితే ఎంతండి ధర అంటే మేము ముందు అనుకోవాలి కదండీ ఇంత అవుతుంది అని ఎంత అవుతుందో మాకు చెప్తే కొంచెం దాని తగినట్టుగా మేము నిర్ణయాలనేవి తీసుకోవడం జరుగుతుంది అందుకోసమని అడుగుతున్నాను ఆ నలుగురు పట్టడానికైతే ఒక ట్యాక్సీ ఎంత పడుతుందండి చిన్నది కొంచెం మంచి కండిషన్లో ఉన్నది ఎటువంటి ఇబ్బందులు లేని ఒక మంచి ట్యాక్సీ ని చూపించండి నాకు నలుగురు పట్టేది ధరెంత పడుతుందండి ఆ నాలుగు వేలా అండి అంటే కొంచం ఆరుగురు ఎనిమిదిగురు పట్టేదైతే కొంచం కొంచం పెద్దదండి అదైతే ఎంత పడతాడండి అదే ఆరు వేలా అండి అంటే మేము మా కుటుంబం అయితే సరిపోతారండి ఒక మామూలుగా ఈ ఆరుగురు ఎనిమిది మంది పెట్టేది ఈ రెండిట్లో ఏది పెడదాము అనేది ఆలోచిస్తున్నాను అంతే అండి ఈ మాల్ ధరెంత పడుతుందో కనుకొని వద్దామని వచ్చానండి నేను మీ నెంబర్ ఇస్తే నేను ట్యాక్సీ బుక్ చేయలో లేదో మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది సరేనండి